నాకు నేను పెంచుకునే పశువులంటే చాలా ఇష్టం అవి రెండు ఆవులు రెండిటికీ నేను పేరైతే పెట్టలేదు కానీ వాటిని మా ఇంటిలో సభ్యుల కింద అందరం చూస్తాం అవి లేకుండా మేము ఉండలేము మేము లేకుండా అవి కూడా ఉండలేవు గమ్ముని ఎప్పుడైనా సరే మేము ఏ ఊరు వెళ్ళినా సరే ఎప్పుడు అవి మేత తినకుండా మా కోసం ఎదురు చూస్తూ ఉంటాయి అందుకనే ఇంటిదగ్గర మా బంధువులకు వాటిని అప్పచెప్పి వాటిని జాగ్రత్తగా చూసుకోమని వాళ్ళకు చెప్పి మేము ప్రతిసారి వెళతాం